పులిహోర బూరెలు గారెలు పులిహోరలో పలుకులు నిమ్మకాయలు నిమ్మకాయలు దినిసులు సామానులు వేసిన తర్వాత పులిహొరను తయారు చేస్తారు పులిహోరాలో నూనె నిమ్మపళ్ళు ప పప్పులు చెక్కరలు కలిపి చేస్తారు బిరియాని బిరియాని మసలాలు వేసి తర్వాత బిరియాని చేస్తారు అలాగే బూరెల్లో చక్కెర కొబ్బరి పీసులు వేసి సేమ్యా బూరెలు మొదలగు బూరెలు తయారు చేస్తారు పకోడీలు శెనగపప్పు చెక్కర కొంచెం తీపి పకోడిగా తయారు చేస్తారు అలాగే రా రవ్వుండలు కాజాలు చెక్కర వేసి పెళ్ళి సామన్లకు డాల్డాను నెయ్యిని పసుపు ఉప్పు ఒగరు మొదలైనవి వేసి తయారుచేస్తారు అలాగే జీలేబీలను కూడా చెక్కర వేసి సున్నుండలో కూడా చెక్కర వేసి తీపిదనం కోసం నెయ్యి పాకం నెయ్యి మొదలగునవి వేసి పాకం పట్టి తీపి గారెలు బెల్లం బెల్లము పప్పు దినుసులు అల్లము వెల్లులిపాయలు ఇవ్వన్నీ కలిపి తయారుచేస్తారు అలాగే సమొసాలను కూడా మసాలా దినుసులు ఆ మసాలా దినుసులు పసుపు అల్లము ఓ రవ్వ ఉప్పు ఈ దినుసులు వేసి సమొసాలు తయారుచేస్తారు అలాగే మడత కజాలను కూడా వేసి గారెలను కూడా వర వర దినుసులు ఒరవ్వ ఉప్పు పసుపు వేసి అందులోనూ కొంచెం పప్పు దినుసులు కలిపి నూనె కలిపి మరగపెట్టిన తర్వాత పాకం వేసి గారెలు కూడా చేస్తారు ఇలా ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రసిద్దమయిన వంటలు ఉన్నాయి